నా స్థానిక స్కూల్లో సమస్యలు స్కూలు దగ్గర ఉన్న సవాళ్ళు ఏంటంటే పిల్లలకి ఆట స్థలాలు కావాలి ఆట స్థ అది ఎంతని ప్లేగ్రౌండ్గా చక్కగా ఒక స్టేడియం లాగా చక్కగా పిల్లలకి ప్రతి ఒక్క పిల్లలకి బాగుండాలంటే దాన్ని అంతా సరిచెయ్యాలి ఓనర్లు రావాలని ఎదురు చూస్తున్నాం ఓనర్లు పిల్లలందరికీ ఆడుకోవడానికి సంబంధించిన వస్తువు ఆట వస్తువులని ఆట పరికరాలు పెద్ద పెద్ద పరికరాలు ఉంటాయి కదా సంబంధించిన ఫుట్బాల్ ఆడుకోవడానికి హాకీ ఆడటానికి క్రికెట్కి కావలసిన సంబంధించిన ఆ ఓనర్లు అందరు పిల్లలు చదువుతోపాటు ఇలాగ ఆడుకోవడానికి మంచి ఫెసిలి మంచి మంచి సౌకర్యాలు ఉండాలని మేము చూస్తున్నాం ఆ కొన్ని సమస్యలు ఎదుర్కొ సవాళ్ళు ఎదుర్కొవల్సి ఉన్నాయి అవన్నీ తీరుతాయి ఓనర్లు కొరత తీరడం వల్ల మాకు సమస్య స్కూల్లో ఇబ్బందులు ఉండవని ఎదురుచూస్తున్నాము ముఖ్యంగా దాన్ని తగ్గట్టు ఆ స్కూలు దగ్గర పరిస కూడా బిల్డింగ్ కూడా నీట్గా ఉండాలి ఆ బిల్డింగ్ కొన్ని వాటర్ లీకేజ్ వల్ల ప్రాబ్లమ్స ఉన్నాయి అవి కూడా సరి చెయ్యాలి వాటర్ పైన నుంచి లీక్ అవడం కారడాల వల్ల దాని పక్క బిల్డింగ్ కొన్ని ఉన్నాయి కొన్ని మంచి బిల్డింగులు ఉన్నయి కొన్ని మామూలు బిల్డింలున్నయి వాటిని కూడా కట్టడం జరుగుతుంది జరగాలని చూస్తున్నాం ప్లేగ్రౌండ్స ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి ఆడుకోవడానికి చాలా నీట్గా చక్కగా ఒక పద్ధతిగా ఒక నీట్గా జరుగుతుందని ఆటలకి ఓనర్లు ఎదుర్కోవటం ఆ ఓనర్లు రావాలని ఆ సవాలు సరిచెయ్యాలని మేము కోరుతున్నాం అసలు మెరుగు పడుతుందని తొందరలోనే జరుగుతుందని చూస్తున్నాం స్కూల్లో పిల్లలందరికీ కూడా చక్కగా ఆటలు ఆటలు సంబంధించిన ఆ ఆ యొక్క పరికరాలు కూడా రావాలని కోరుకుంటున్నాం